మ్యాడమ్ చెప్పండి గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మ్యాడమ్ ఎట్ల మ్యాడమ్ ఎక్కడ ఇంజ్యూరి అంటే మనకి పైన ఫిజికల్గా దెబ్బ తాకిందా లేకపోతే లోపల నరాలు ఇక్కడ ఏమన్నా పెయిన్ వస్తుందా మ్యాడమ్ మ్యాడమ్ ఇట్లా అంటే యాక్సిడెంట్ల దెబ్బ తాకినట్టా లేకపోతే లోపలనుంచి నర్వ్స్ నుంచి పెయిన్ వస్తుందా మీకు అచ్చా ఓకే ఓకే ఎప్పుడు మ్యాడమ్ ఎప్పుడు మీరు ఫాల్ ఏమన్నా ఏం ఏమన్నా మందులు వాడారా మ్యాడమ్ ఇన్ని రోజులు ఇప్పుడు ఓ టూ వీక్స్ నుంచి ఏమన్నా మందులు గానీ ఇక్కడ హాస్పిటల్ కన్నా విజిట్ చేసారా ఇంతకు ముందు అచ్చా కోవిడ్ వ్యాక్సిన్ నుంచి అక్కడ నుంచి తర్వాత ఏమీ ఏపీయలేదు మీరు గోళీలు మందులు ఏం తీసుకోలేదు మ్యాడమ్ మీరు ఇప్పటికి మీరు విత్ఔట్ డాక్టర్ కన్సల్టేషన్ ఏం వాడకండి మ్యాడమ్ ఇప్పుడు వ్యాధులు వేరే వేరే వేరే రకాల వ్యాధులు వస్తున్నాయి సో మీరు బెటర్ టూ మా మన ఆప్ మన దగ్గర డాక్టర్ ఒకరు మన దగ్గర ఉన్నారు కదా ఆ హాస్పిటల్ దగ్గరకి వస్తే నేను వచ్చి చూస్తా మ్యాడమ్ అక్కడ ఒకసారి విజిట్ చెయ్యండి మన హాస్పిటల్కి లేదు మ్యాడమ్ మనకి కన్సల్టేషన్ ఫీజ్ తక్కువనే ఉంటుంది చాలా తక్కువలో అవుతుంది మీరు ఫీజ్ కోసం ఏం భయపడకండి కాకపోతే మీకు ఒకవేళ సివియర్ పెయిన్ ఉంటే కొన్ని మనకి హార్ట్కే గానీ కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే పెరాలసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఫిజికల్ ఫిజికల్గా దెబ్బ తాకింది కాబట్టి ఇంత ప్రాబ్లం ఏం ఉండదు ఒకసారి మీరు ఒకసారి మన హాస్పిటల్కి విజిట్ చేస్తే నేను ఒకసారి స్క్యానింగ్ లేదు మ్యాడమ్ మనకి మనకి మనకి అక్కడ ఇంజూరీ ఇంజూరీని బట్టి ఎంత పర్సెంట్ ఇంజూర్ అయ్యింది ఇంజూరీ కొంచెం సివియర్గా అయ్యిందా మీకైతే కొంచెం తక్ మ్యాడమ్ వినండి మ్యాడమ్ మీకు ఇంజూరి వెరేది మీకు ఇంజూరీ కొంచెం తక్కువ అయ్యి ఉంది కాబట్టి మీరు టూ వీక్స్ వరకు సర్వైవ్ అవ్వగలిగారు సో మీకు పైసరుకొచ్చి మీ ఎంత ఇంజూరీ ఎంత వరకయ్యింది మీకు ఎంత పెయిన్ వస్తుంది ఒకసారి ఎక్స్రేలన్నీ అవన్నీ తీసి చెక్ చేసి చూస్తాం మ్యాడమ్ మేము ఓకే ఓకే మీరు రండి మ్యాడమ్ మీరు రండి ఎవరినన్నా వెంబడి ఎవరినన్నా తోడుకురండి మీకెర్ ఇర్ ఇప్ రేప్ మార్న్ రేపు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రండి మ్యాడమ్ ఒక నైన్ ఓ నైన్ లోపు వరకు వస్తే ఫస్ట్ నైన్ నైన్ నైన్ లోపు వరకు రండి మ్యాడమ్ తక్కువనే ఉంటుంది మ్యాడమ్ మీరు ఒకసారి రేపొస్తే నేను మాట్లాడి చూస్తా ఒకసారి తోలుకొని రండి మీ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే పేరెంట్స్తోని రండి మ్యాడమ్ ఓకే ఓకే ఓకే మ్యామ్ తక్కువనే ఉంటుంది మ్యామ్ చాలా తక్కువ ఉంటుంది ఒక మనకి టూ త్రీ టూ త్రీ హండ్రెడ్కే కన్సల్టేషన్ ఫీజ్ ఉంటుంది మీరు రేపు రండి మ్యామ్ ఎర్లీ మార్నింగ్ ఓకే ఓకే మ్యాడమ్